ఈ రోజుల్లో స్క్రీన్లు చూస్తూ ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు సరిగ్గా ఆడుకోలేకపోతున్నారు ఎందుకంటే చాలా చాలా సోషల్ మీడియాలు వెబ్సైట్స్ వచ్చాయి కాబట్టి సరిగ్గా ఆడు ఆడుకోలేకపోతున్నారు ఎందుకంటే స్క్రీన్ల మీద ఎక్కువ పడిపోయారు చదువుకంటే ఎక్కువిప్పుడు ఫోన్లో ఫోన్లలో ఎక్కువ మునిగిపోతున్నారు ఎందుకంటే సరిగా సరిగా తిన సరిగా తినడం కూడా లేదు పిల్లలు ఎక్కువ ఫోన్లే మొబైల్స్ ఎగ్జామ్స్ వస్తున్నా కూడా మొబైల్సే చూస్తారు సరిగా పడుకోరు చక్కగా తినరు సరిగా ఆడుకోరు జస్ట్ స్క్రీన్స్ చూస్తూ మొబైల్ స్క్రీన్స్ చూస్తూ పడుకుంటారు మంచిగా మంచి మూడ్లో ఉన్న కూడా అండ్ ఇప్పుడు బాధ మూడ్లో బాధలో ఉన్న మంచిగా ఉన్న ఇప్పుడు జస్ట్ ఫోన్ అందరికీ ఫోనే ప్రత్యక్ష లైఫ్ లాగా మారిపోయింది అదొక జాబ్ లాగా ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనం స్క్రీన్లు చూస్తూ గడపడం వల్ల ఇప్పుడు మనకి ఏం లాభం లేదు ఎందుకంటే మన ఫ్యూచర్ ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది అందరూ ఆడుకోవాలి ఎందుకంటే ఫోన్లు చూడొద్దు ఫోన్లు చూడడం వల్ల నీకున్న ఇంట్రెస్ట్ నాలెడ్జ్ అన్నీ కోల్పోతుంది నువ్వు చూస్తావు కరెక్ట్ చూడు నువ్వు చూస్తున్న నువ్వు చూస్తూ మంచి పర్పస్ కోసమే యూస్ చేయాలి వేస్ట్ వేస్ట్ థింగ్స్ యూస్ చేయకు చేయడం వల్ల నీ మీదున్న నీకు జర వేస్ట్ వేస్ట్గా మైండ్ సెట్ మీన్స్ వేస్ట్ మైండ్ సెట్ వచ్చేస్తుంది మంచిగా ఆడుకుంటే నీకు జర మంచి మంచిగా బ్రెయిన్ టెస్ట్ మంచిగా వస్తుంది అలాగే స్ట్రాంగ్గా ఉంటావు మంచిగా జిమ్ చేసినట్టు కూడా ఉంటుంది అలాగే నువ్వు మంచిగా ఆడుకుంటే ఇప్పుడు నీకు మంచిగా హెల్త్ ఉంటుంది మంచిగా హైట్ మంచి హైట్ గ్రో అవుతావు కబడ్డీ కూడా కబడ్డీ అనేది మనకి ఇప్పుడు మంచి ఆడుకునే లాగా మంచి గేమ్ అది గిట్ట వాలీబాల్ కూడా మంచిగా ఆడుకుని ఓ జ జంప్ లాగా క్రికెట్ కూడా మంచి ఒక చిన్న హ్యాండ్స్ అండ్ లెగ్స్ మంచిగా జి వర్క్ అవడం అవుతుంది అలాగే కోకో కూడా రన్నింగ్ లాగా మంచిగా ఆడుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన పిల్లలు కూడా స్క్రీన్ చూస్తుండడం వల్ల సరిగా ఏం తినలేకపోతారు సరిగా ఏం చేయలేకపోతారు అలాగే ఏం సరిగా చేయలేక పోతారు ఎందుకంటే స్క్రీన్లో స్క్రీన్లల్లో చిన్న పిల్లలు కూడా మునిగిపోతారు ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ బా చిన్నపిల్లలు కూడా ఫోన్ యూస్ చేస్తారు ఆ ఫోన్లలో అసలు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వల్ల ఇప్పుడు పిల్లలు కూడా చెడిపోతున్నారు అస్సలు అలా చూడకూడదు పిల్లలు చిన్నప్పటికాడనుండి చూస్తే ఇప్పుడు పెద్దాయిపోయినాకా పిల్లలు ఏం సరిగా చేయలేకపోయి తెలివి వాళ్లకున్న నాలెడ్జ్ తెలుస్తుంది కానీ ఇప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అందుకే ఫోన్ పిల్లలు స్కూ పిల్లలు ఫోన్లు ఎక్కువ చూడకూడదు పేరెంట్స్ కూడా ఫోన్ ఇవ్వద్దు ఎందుకంటే ఎందుకంటే పేరెంట్స్ ఫోన్లు ఇవ్వడం వల్ల కూడా తేలికగా అయిపోతారు ఇప్పుడు వా వాళ్లు కూడా వాళ్ళు కూడా నార్మల్గా సరిగా కేర్ చేయలే ఫోన్లు ఫోన్ ఫోన్ చేయబట్టి ఇప్పుడు తను వాళ్ళ అమ్మ నాన్నలను సరిగా కే కేర్ చేయరు మొత్తం మొత్తం తన లైఫ్ అంతా ఫోనే అనుకుంటారు అందుకే పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు ఫోన్ ఇవ్వడం వల్ల నీ పిల్లల నీ పిల్లల మీ పిల్లల ఫ్యూచర్ మొత్తం మీరే మీరే స్పాయిల్ చేసినట్టు అవుతారు అందుకే ఫోన్స్ ఫోన్స్ అనేది జస్ట్ మంచి పర్పస్ కోసమే వాడాలి వేస్ట్ వేస్ట్ థింగ్స్ టై టైం వేస్ట్ అలాంటివి పిల్లలు చేయద్దు పిల్లలు పిల్లలు పిల్లలనేది ఎక్కువ ఆడుకోవాలి ఆడుకునే అడుకునే ఆడుకుంటే చాలా మంచిది జర మంచిగా జిమ్ లాగా నీకు మంచిగా నీకు మోటివేషన్ లాగా అవుతుంది ఇప్పుడు సరిగా ఇప్పుడు నువ్వు సరిగా ఆడుకోకపోతే మొత్తం డిలే డిలే అయిపోతావు సరిగా స్ట్రాంగ్ ఉండవు ఏముండవు మంచి అంటే తినే ఫుడ్లో సరిగా గిట్ట ప్రోటీన్స్ క్యాలరీస్ అవన్నీ బర్న్ అవన్నీ ఏం సరిగ్గా ఉండవు అందుకే ఆడుకుంటే మంచిగా నీకు బాడీ స్ట్రాంగా ఉంటుంది నీకు సపోస్ ఎవరన్నా ఎవరైనా ఇప్పుడు నీకేమైనా ఫైట్ చేసినా కూడా నీకు మంచిగా యూస్ కూడా అవుతుంది అందుకే ఫోన్స్ ఫోన్స్ వల్లనే ఇప్పుడు పిల్లలందరూ చెడిపోతున్నారు ఫోన్ వీళ్ళు ఫోన్లునేది అసలు పిల్లలు ఇవ్వద్దు ఫోన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు తనకు తనకు మంచిగా అనుకుంటారు కానీ ఇప్పుడు మంచిగా ఎగ్జామ్ రాసాడు ఎగ్జామ్ రాసినాక తన ఏం సరిగ్గా రాయలేదు తనకి తనకి సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ఎందుకంటే తనకెక్కువ ఎక్కువ ఇప్పుడు యూ యూట్యూబ్ అలాంటివి సాఫ్ట్వేర్ సోషల్ మీడియా యాప్స్ యాప్స్ ద్వారా చూసి చూసి నమ్మేస్తాడు కాబట్టి తనకు ఇప్పుడు తను మంచిగా రాసిన ఎగ్జామ్ కూడా తనలో ఉన్న ఫీలింగ్ కూడా మంచిగా రాయలేదనే ఉంటుంది బయటికేమో బయటికి మంచిగా రాసినానని చెప్తాడు అందుకే ఫోన్లివ్వకూడదు చిన్నప్పటినుండి ఫోన్ ఇస్తే ఇప్పుడు మనం తన తన పిల్లలు ఫ్యూచర్ తనే పాడుచేసినట్టు అవుతుంది అందుకే మంచి మంచిగా ఇప్పటి నుండే ఫోన్లనేది ఫోన్లు మంచిగా అయిటి అవన్నీ పక్కకు పెట్టేసేయాలి మంచిగా చదువుకుంటే నీకు మంచిగా లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో మంచిగా ఎదుగుతావు అలాగే మంచి ఒక మంచి ప్లేస్లో ఉంటావు మోటివే మోటివేషన్ అనేది పిల్లలకి ఎక్కువగా ఇయ్యాలి పిల్లలకి ఎక్కువ ఫోన్ ఫోన్ మోటివేట్ ఫోన్ మోటివేట్ చేయకూడదు ఫోన్ మోటివేట్ చేస్తే మీ పిల్లలు మీ పిల్లలకి మా మా మా మా అమ్మానాన్నలు మంచిగా ఇంకా నాకే నాకే ఎక్కువ బాధ్యత ఇస్తలేరని అనుకుంటాడు అందుకే ఫోన్లివ్వకూడదు ఫోన్లిస్తే మీ పిల్లల ఫ్యూచర్ని మీరే స్పాయిల్ చేసినట్టు అవుతారు అందుకే ఫోన్ ఇవ్వకూడదు మంచి సాఫ్ట్వేర్ మంచి సాఫ్ట్వేర్ ఉందంటే ఇప్పుడు మీరు పిల్లలకు చిన్నప్పటినుండే ఇచ్ ఫోన్లిలిచ్చేసినామానుకో పిల్లలకి మీ పిల్లలకి మీ పిల్లలకి తేలికగా అవుతుంది అందుకే ఫోన్లు ఇవ్వకూడదు ఫోన్లు ఇవ్వడం ద్వారా ఇప్పుడు మీ పిల్లలు లైఫ్ మీరే స్పాయిల్ చేసినట్టు అవుతారు అందుకనే ఇప్పుడు ఇప్పుడు మనం అందుకే మొత్తం దీని ద్వారా ఏం ఏం తెలుసుకున్నాం అంటే మనము ఈరోజులల్లో పిల్లలకసలు ఫోన్లే ఇవ్వకూడదు జస్ట్ మనము గేమ్స్ గేమ్స్ మీదనే ఫోకస్ అండ్ స్టడీస్ మీదనే ఫోకస్ చేయాలి